ఆంధ్రప్రదేశ్లో వినోద పరిశ్రమ ఆ ప్రాంతపు ఆర్ధిక వ్యవస్థకి సమాజానికి ఎప్పుడు బాగా తోడ్పడుతుంది ఏ ప్రాంతంలో అయిన వినోద పరిశ్రమ బాగా తోడ్పడుతుంది అభివృద్దికి ఎందుకు అంటే వినోద కార్యక్రమాలను చాలా మంది ఆదరిస్తారు చాలా మంది చూస్తారు దాని వలన చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి మనం వినోదాన్ని చూడడం వలన మనం కూడా చాలా ఆనందంగా గడపగలుగుతాము ఈ రోజులలో చాలా మంది వినోదానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నారు బయట తిరుగుతు చాలా మనము ఈ పని హడావిడిలో ఉంటాము ఇంటికి వచ్చాక ఈ వినోద కార్యక్రమాలని వీక్షించడం వలన చూడడం వలన మనకు చాలా హాయిగా అనిపిస్తుంది వినోద పరిశ్రమ ఎపుడైనా సమాజానికి చాలా అభివృద్ధిని ఇస్తుంది